నాకు నాకు పెంచడానికి అత్యంత ఇష్టమైన మొక్కలు అంటే గులాబీ పువ్వు గులాబీ మొక్కలు అలాగే మల్లెపువ్వు మల్లెపువ్వుల మొక్కలు అట్లాగే అన్నీ రకాల పూల చెట్లు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అవి పెట్టడం ద్వారా ఏంటంటే బా చెట్లను మనం పెంచడం ద్వారా మనకు వావి కార్బన్ డై ఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ అందించడం జరుగుతుంది అట్లాగే చెట్లు మల్లె పువ్వులు గులాబీ పువ్వులు ఇవేంటంటే మనకు మనకు తలలో పెట్టుకోడానికి పూలలాగా పని చేస్తాయి అలాగే మనకి అవి ఆక్సిజన్ అందిస్తాయి అట్లాగే మనకి పూజకు వాడుకొనే పువ్వులుగానూ అవి ఉపయోగపడతాయి మనకు అవి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతాయి ముఖ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది గులాబీ పువ్వులు మల్లె పువ్వులు ఎన్నో పర్ఫ్యూమ్స్ గానూ అట్లా వాడుతారు వీటిని నాకు సువాసన వెదజల్లే పువ్వులంటే చాలా ఇష్టం అట్లాగే మనకు ఆక్సిజన్ అంది అందిస్తాయి కాబట్టి చెట్లను ఏ రకమైన చెట్లనైనా పెంచడం నాకు చాలా ఇష్టం వాటి కోసం కూరగాయలు ప కూరగాయలైన అట్లాగే ఎట్లాంటి మొక్కలైనా పెంచడానికి నేను ఆసక్తి చూపిస్తాను కూరగాయల చెట్లు వాడడం కూరగాయ చెట్లు పెరగడం కోసం నేను ఎక్కువగా పురుగులు అవి ఇవి ఇవి ఎక్కువగా పట్టకుండా వాటికి వివిధ రకాల మందులు ఆ గట్టి మందులాంటివి అట్లాంటివి మందులు ఇట్లా వాటికి చల్లుకుంటూ పెట్టుకుంటూ వాటిని ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాను వాటి వల్ల మనకు పండ్లు లభిస్తాయి వాటి వల్ల మనకు ఆరోగ్యం కాబట్టి మనం స్వచ్చంగా పండించుకున్న ప పండ్లు మనం తినడం ద్వారా మనకు ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి నాకు చెట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం పువ్వులు పువ్వులు పూసే చెట్లు పెట్టుకోవడం అంటే ఇంకా చాలా ఇష్టం పువ్వులు మల్లె పువ్వులు గులాబీ పువ్వులు లిల్లీ పువ్వులు అలాగే బంతి పువ్వులు ఇంకా చాలా పువ్వులు చాలా ఇష్టం నాకు